నాకు పుస్తకంలో నవ్వు తెప్పించిన పాత్ర అంటే మా పాఠశాలలో చదివేటప్పుడు ఏడో తరగతో ఎనిమిదో తరగతో పుస్తకంలో అనుకుంటా బారిష్టర్ పార్వతీశం అని ఒకటి నాన్ డీటెయిల్ పుస్తకం ఒకటి ఉండేది ఆ కథ మొత్తం పూర్తిగా పుస్తకంలో మొత్తం ఆయన బారిష్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఆ ప్రయాణంలో మధ్యలో జరిగే చిన్న చిన్న సన్నివేశాలు అన్నీ ఆ పుస్తకంలో కథలు కథలు కథలుగా సంఘటనలుగా చెప్తా ఉంటారు దాంట్లో చాలా వరకు నవ్వు తెప్పిచ్చేటివే ఉంటాయి మేము మా పిల్లలు అందరం మా ఉపాధ్యాయుడు ఆ కథను చెప్పేటప్పుడు ఆ పాత్రను చూసి ఆ సంఘటనలు విని ఎంతగా నవ్వుకునే వాళ్ళమంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ రైలు ప్రయాణం చేసేటప్పుడు బారిష్టర్ పార్వతీశం ఎవరి పైనో పడతాడు ఒకరి పైన పడి వాళ్ళు ఇంకొకరి పైన పడి అలా ఏదో ఒక సంఘటన ఉంది అది చెప్పినప్పుడు నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందంటే చాలా ఎక్కువగా నవ్వాను నేనప్పుడు